నేను రంగారెడ్డి జిల్లాలో టౌన్ ఏరియాలో ఉంటాను కాబట్టి మా ఆడవారికి మా కుటుంబంలో ఉన్న ఆడవారికి ఎక్కువ డిఫికల్టీస్ అనేవి ఎక్కువగా లేవు అయితే రంగారెడ్డి జిల్లాలో అనే ఊళ్ళో ఉండే ఆడవారికి మా ఫ్రెండ్స్ అక్కడ నుంచే వస్తారు కాబట్టి నాకు తెలిసి చాలా ఇబ్బందులు ఉంటాయి విద్యా అవకాశాలు అంటే అందరి అందరి ఆడవారికి సమానంగా విద్యా అవకాశాలు అనేవి ఉంటాయి విద్యా అవకాశాలు అనేవి ఎవరికైనా ఇప్పుడు గ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఏరియాలలో చాలా మండలంలో చాలా ఊళ్ళో కూడా ఉంటాయి విద్యా అవకాశాలు అనేది చాలా అందరికి సమానంగా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు చాలా మగవారు ఆడవారు అని చూడకుండా టాలెంట్ ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు ఎందుకంటే ఉద్యోగం అనేది మనకు ఉండే శక్తి మనకు ఉండే టాలెంట్ బట్టి ఉంటుంది కాబట్టి అందులో ఆడవారు మగవారు అనేది పక్షవాతం అనేది ఏమి ఎక్కువ ఉండదు ఇకపోతే సామాజిక స్థాయి అనేది అనే వాటి మీద కొంచెం ఆడ వారికి అనేది కొంచెం వివక్షత అనేది ఉంటుంది ఎలాగంటే చాలా వివక్షత అనేది ఎందుకంటే తమ కుటుంబంలోని ఏమన్నా డిసిషన్ తీసుకోవాలన్నా అప్పుడు కానీ ఏమన్నా ఇంపార్టెంట్ పనులు చేయాలన్నా అప్పుడు కానీ ఆడవారి సలహాలు అనేది చాలా పట్టించుకోరు ఎందుకంటే మగవారి ఇంటి పెద్దలాగా యాక్ట్ చేస్తు ఉంటారు అందుకు చాలా ఇళ్ళలో కూడా ఆడవారి మాటలకు ఒపీనియన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ వివక్షత అనే కాకుండా ఆడవాళ్ళకి కొన్ని విషయాలలో మాత్రం చాలా మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి రీసెంట్గా వచ్చిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కేవలం ఆడవారి కోసం తెలంగాణ ఆడబిడ్డలు అని చెప్పి జస్ట్ ఆర్టీసీ బస్సులో కానీ వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎక్కడికైనా ఫ్రీగా తీసుకు వెళతానని మాట ఇచ్చారు అదే ఇప్పుడు జరుగుతుంది కూడా నేను డే కాలేజ్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాను చాలామంది ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు అది మన ఆడవారికి జరిగిన ఒక మంచి విషయం కాకపోతే దాన్ని చాలామంది మిస్యూస్ చేస్తున్నారు బయట కొందరు అయితే చాలామంది అట్టుగా తిరుగుతున్నారు బస్ ఫ్రీగా ఉందని చెప్పి నేను ఎక్కే బస్ స్టాప్లో కూడా చాలా మంది మగవారు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎక్కలేకపోతున్నారు ఎందుకంటే ఆడవారు వెనకకు వచ్చి కూడా ఎక్కుతున్నారు అది కాకుండా ఆడవారికి ఇంకా చాలా ఆసరా పించెన్లని చెప్పి కళ్యాణ లక్ష్మి అని చెప్పి షాది ముబారక్ అని చెప్పి చాలా అడ్వాంటేజస్ అయితే చాలా ఉన్నాయి ఆడవారికి ప్రాబ్లమ్స్ రంగారెడ్డి జిల్లా అనే కాదు ఏ జిల్లాలైన సరే అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఒక రకంగా ఉంటాయి తక్కువ వయసు ఉన్నవారు కానీ పెద్దవారు కాలేనప్పుడు కానీ నా చిన్నవారికి ఒపీనియన్స్ అనేవి ఇంట్లో చాలా తక్కువగా ఉంటాయి వారిని ఎక్కువగా ఓవర్ ప్రొటెక్టివ్ చేస్తు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రీడమ్ అనేది తక్కువ ఇస్తు ఉంటారు ఊళ్ళో ఊళ్ళో ఇంకా ఎక్కువగా ఉంటుంది రంగారెడ్డి ఢి రంగారెడ్డి జిల్లాలో మనం సిటీలో మాత్రం తక్కువగా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తు ఉంటారు అది మంచిదా అంటే వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఫ్రీడం అనేది మంచిదా కాదా అని ఒక అంచనా వేయచ్చు కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం అనేది ఎవరి కుటుంబం తరపున వారికి సంబంధించిన వారి రిలేషన్స్ బట్టి ఉంటుంది మనం ఏమి చెప్పలేము వారి భర్త కానీ భార్య కానీ ఎలా బిహేవ్ చేస్తున్నారా అన్నది వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది ఇకపోతే ఆడవారి ఎదుర్కొనే ఇబ్బందులు అంటే తమ భర్తలు కానీ ఎప్పుడైనా తాగి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని కొడుతు ఉంటారు మద్యపానం సేకరించినప్పుడు మాత్రమే కానీ ఏదైనా లేబర్ పనులు వాళ్ళు గట్టి పనులు చేసి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ భర్తలు తాగి వస్తారు ఎర్రమందు కానీ ఇంకా ఏదైనా తాగి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ భార్యని కొడుతు ఉంటారు అది ఒకటి జరుగుతు ఉంటుంది ఊళ్ళో ఊళ్ళలో ఇంకా ఎక్కువ జరుగుతు ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం అనేది కుటుంబ ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఆడవారు ఆడవారు మధ్యలో కూడా చాలా వివక్షత గొడవలు అనేవి ఉంటాయి ఒకరికి ఒకరు ఒకరి ఒపీనియన్కి విలువ ఇవ్వకుండా వారికి వారే గొడవ పడుతు ఉంటారు ఉద్యోగ అవకాశాలు అనేది సిటీలలో ఇప్పుడు చాలా నార్మల్ అయ్యాయి కాబట్టి అందరికి సమాన హక్కులు సమాన వివక్షత చూపుతు ఉన్నారు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నాకు ఒక చెల్లి ఉంది ఆమెకు నాకు ఎలాంటి అవకాశాలు అయితే ఇస్తున్నారు ఇంట్లో ఆమెకు కూడా అలాంటి అవకాశాలు ఇస్తున్నారు నాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు కొన్ని విషయంలో మంచి జరగదు కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది అది మనం తీసుకునే దాన్నిబట్టి ఉంటుంది